నమస్కారం అండి అవునండి అంటే పైపు లీకేజ్ అవుతుంది అండి మేము వాడకానికి వాడుకునే పైప్ ఒకటి లీకేజ్ అవుతుంది

అవునండి అవునండి అదే ఒకసారి చూస్తారు అని చెప్పి రమ్మన్నాను అండి లీకేజ్ అవుతుంది అని అంటే ఒక ఒక రెండు మూడు రోజుల నుంచి లీకేజ్ అవుతుంది అండి సరే తగ్గుతు మెల్ల మెల్లగా అంటే ముందు మెల్ల మెల్లగా నీళ్ళు వచ్చినాయి అండి బాగా ఉంటుంది కాదా ఏదన్న అతికిస్తే అని చెప్పి చూసాం ఏమ్సీల్ ఏదో అతికిస్తారు కదా దాన్ని పెట్టి చూసాను ఇంకా మళ్ళీ లీకెజ్ ఎక్కువ అయిపోయింది అండి ఏంటండి ఇదే అండి ఇదే ఇదే అవునండి ఇదే అవునండి అవును చాలా ఇప్పుడు మేము పే పెట్టుకున్న ట్యాంక్లో నీళ్ళు ఉన్న కూడా మొత్తం ఖాళీ అయిపోతున్నాయి అండి లీకేజ్ అయిపోయి ఏం చేద్దాం అంటారండి కో ప పైప్ ఏమన్న మార్చాలంటారా ఆయ్ అదే అండి అదే

చెప్పండి సరే అండి ఇంకా ఓకే అండి ఓకే అదే అండి బెండ్ బెండ్ ఎల్ బెండ్ ఒకటి తీసుకుంటాం సరే అండి సరే అండి సరే అండి

టీ బెండు ఎల్ బెండు ఒక రెండు మీటర్లు పైపు

సరే అండి అదే అండి కొత్తగా యాస్ట్రల్ యాస్ట్రల్ పైప్స్ ఒకటి వచ్చినట్టు ఉన్నాయి కదండి అవా లేకపోతే లేకపోతే పాతవి ఏమన్న తీసుకోమన్న తీసుకుంటాను అయితే మంచిది తీసుకుంటాను లేండి అదే లేండి అంటే మామూలుగా ఈ గమ్ము కావాలి అని పైప్ మళ్ళీ బెండు జాయింట్ చేయడానికి పైప్ ఓకే అండి సరే అండి అంటే ఇంచుమించు ఎంత అవుద్ది అంటారు అండి అంటే ఒక అదే అండి ఇప్పుడు ఒక నాలుగైదు చెప్పారు కదా ఎంత అవుద్ది అంటారు

సరే అండి సరే అండి అంటే ఇప్పుడు ఇది బిగించాక అదే ఇప్పుడు ఇది చేసాక చూస్తారు అండి మరి ఎక్కడన్న అదే తియాలి అంటారా తవ్వాలి అంటారా బెండ్ అది ఒక్కసారి చూసి తెద్దురు కానీ లేండి ముందు ఇది నేను తెస్తాను మీరు చెప్పినవి అన్నీ ఎల్ బెండ్ ఒకటి టీ బెండ్ అవునవును అదే అండి అదే అండి లికేజ్ అయితుందని చెప్పి కొద్దిగా మిమ్మలని తెమ్మన్నాను అండి సరే అండి అదే అండి అవునవును రాసుకున్న అండి రెండు మీటర్లు పైపు ఎల్ బెండ్ ఒకటి టీ బెండ్ ఒకటి గమ్ ఒకటి మళ్ళీ ఒక దారం అవును మర్చిపోయా ట్యాప్ ఒకటి ఉంది కదండి ట్యాప్ కూడా సరిగా రావట్లేదండి వాటర్ అది నీళ్ళు అదే రౌండ్ ఫిష్ రౌండ్ షేప్ ఉంటాయి అండి రౌండ్ షేప్ ఉంటాయి అది అది అది పెట్టేద్దాం లేండి తీసుకుందాం అదే మీ మీరు ఏలాగో వస్తా అన్నారు కాబట్టి మీరు నేను కలిసి వెళ్దాం